నాకు నృత్యం చేయడం అంటే చాలా ఇష్టం అందుకోసమే నేను నృత్యాన్ని ఎల్లప్పుడు ప్రాక్టీసు చేస్తు ఉంటాను నేను ఉద్యోగానికి వెళ్లొచ్చిన ఒక గంట సమయం నృత్యం నేర్చుకోడానికి కేటాయిస్తున్నాను కంపల్సరీ ఎవిరీడే సాయంతరం నేను నృత్యం నేర్చుకోడానికి వెళ్తాను మా డాన్స్ మాస్టర్ అనేవారు నాకు కొత్త కొత్త స్టెప్సు నేర్పిస్తుంటాడు నాకు కొత్త స్టెప్సు కూడా కటినంగా నేర్చుకోవడం కష్టమవుతుంది ఎందుకంటే నేను బాగా లావుగా ఉన్నాను కాబట్టి నాకు నేర్చుకోవడమనేది కష్టమవుతుంది నేను కాని అవి ఇంటికెళ్లి మరీ ఇంకోకా ఎక్సట్రా గంట తీసుకుని కష్టమైన స్టెప్సుని కూడా నేర్చుకుంటున్నాను దానివల్ల నేను కొంచెం బరువనేది కూడా తగ్గుతున్నాను నాకు ప్రేరణ అంటే సుధాము సుధ సుధా చందన్ ఎందుకంటే ఆమె జైపూర్ లెగ్ వెట్టుకుని కాలు ఒక యాక్సిడెంట్లో ఆమె కాలు విరిగిపోతే జైపూర్ లెగ్ పెట్టుకుని మరీ ఈ డాన్స్ చేసింది ఆమె గ్రేట్ కదా ఆమెకు ఒక కాలు లేకపోయినా ఆమె డాన్స్ చేసింది కాని నాకు రెండు కాళ్ళు ఉండి కూడా మరి నేనెందుకు చే చేయలేను ఎందుకు చేయకూడదు అని ప్రేరణ విశ్వాసం నిలుపుకుంటే ఎల్లప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను ఎప్పుడు సాధన చేస్తూ ఉంటాను ఇలా సాధన చేయడంవల్ల నేను ఏదొకరోజు నిత్యం ఏదొక పోగ్రామ్లో ప ప్రదర్శించి నేనుకూడా ఏదొక ప్రైజ్ కొట్టగలనని నా నమ్మకం అంతేకాకుండా మా స్కూల్ మా పిల్లల స్కూల్లో పేరెంట్స్ కూడా డాన్స్ ప్రొగ్రాంలో పార్టిసీపేట్ చేస్తుంటారు అలా కూడా నేను పార్టిసిపేట్ చేయగలను అని నా నమ్మకం వస్తుంది నేను రోజు సాధన చేయడంవల్ల మళ్ళి మళ్ళి నా నైపుణ్యాలు అనేది నేను శిక్షణన్ని తీసుకుంటూ మెరుగుపరుచుకుంటున్నాను మా డాన్స్ మాస్టర్ అనేది కొన్ని మెళకువలు కొన్ని ట్రిక్స్ అనేవి నేర్పిస్తున్నాడు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వడం మనం మన ఐస్తో కూడా కూడా మన డాన్స్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇ ఎలా ఇవ్వడం మన చేతులని కాళ్ళవి ఏ విదంగా కల్ కదిలించడం ప్రాపర్ నిత్యం అనేది నేర్పిస్తూ మా కలలని మెరుగుపరుస్తున్నాడు